మా సోదరి కూతురు స్నేహితురాలు ఎంత వరకు చదువు పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే నా కూతురు బాగా చదివి మంచి ప్రయోజకురాలు అయ్యి ఒక డాక్టర్ లాయర్ కలెక్టర్ ఇలా ఏదైనా పెద్ద పదవిలోకి వెళ్ళి మన దేశానికి ఆడపిల్ల చదువు చాలా అవసరం ఆడపిల్ల ఎంత ముందు ఉంటే మన బ్ర మన దేశం కూడా అంతే ముందుకు వెళ్తుంది అన్నది నా అభిప్రాయం ఆడపిల్లలు అందరూ కాదు కొంతమంది చదువు చాలా ఫస్ట్ క్లాస్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ టౌన్ ఫస్ట్ అన్నీ ఫస్ట్ వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు కొన్ని ఇంటర్ డిగ్రీ అలా చదివిన తర్వాత వెంటనే పెళ్ళి చేసి పంపించేస్తారు అది నాకు తెలిసి అంత సమంజసం అయితే నాకు అనిపించడం లేదు బాగా చదివే పిల్లలు మన దేశానికి ఎంతో అవసరం వాళ్ళు ఒక కలెక్టర్ లాయర్ డాక్టర్ ఇలా మంచి టీచర్ వాళ్ళ వల్ల పదిమంది చదువుతారు అలా పిల్లలు మంచి స్టేజ్కి వెళ్ళి వాళ్ళు దేశానికి గర్వకారణం అవ్వాలి అన్నది నా అభిప్రాయం నా కూతురు నా పిల్లలు అయితే నా బిడ్డని నేను ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి వెళ్ళే వరకు చదివిస్తాను అప్పటి వరకు పెళ్ళి చేయను బాగా చదివిచ్చి వాళ్ళ లైఫ్ బాగుంటే జీవితం మంచి వృద్దిలోకి వచ్చేలాగా చదివించి వాళ్ళ జీవన శైలి బాగా ఉండేలాగా చూసుకుంటాను నా పిల్లలు దే భవిష్యత్తులో మంచి పేరు ఉత్తీర్ణత అన్నీ సాధించాలి అన్నది నా అభిప్రాయం సో సమాజంలో ఆడపిల్లని చాలా చులకనగా ఒక వయసుతో సంబంధం లేకుండా మగ వెధవలు చేసే పనులు అందరు కాదు కొంతమంది ఆడపిల్ల జీవితం నాశనం చేస్తారు ఆడపిల్లని తల్లిదండ్రులు బయట పంపించాలంటేనే భయపడే స్థితికి తీసుకొస్తున్నారు అలాంటి వెధవలని ఉంచడం నావ నాకు తెలిసి మంచిది కాదు అక్కడే కాల్చి చంపేయడం మంచిది నా ఇప్పుడు నాకు మాలాంటి ఆడపిల్లలు చదివి మా పిల్లలని మంచి స్థితిలో చూడాలని ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కానీ ఈ వెధవలు చేసే పనులకి భయపడి చదివించకుండా త్వరగా పెళ్ళి చేసి పంపించి వాళ్ళ జీవితాలు చిన్న వయసులోనే నాశనం చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది చేసే తప్పుడి పనులకి అది ప్రతి ఆడబిడ్డ జీవితం మీద ప్రభావితం చేస్తుంది తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లలకి మంచి ఏది చెడు ఏది ఏది కరెక్ట్ ఏది తప్పు వాళ్ళకు నిర్ధారించుకునే వయసు వరకు పెళ్ళి చేయకుండా చదవించి వాళ్ళకి మంచి చెడ్డ ఏది అన్నీ తెలియపరచి వాళ్ళ జీవన శైలి మారిన తరువాత వాళ్ళకి ఆలోచించే విధానం వయసు వాళ్ళ వాళ్ళు శారీరకంగా మానసికంగా వాళ్ళు అన్నీ విధాలుగా దృఢం అయినా తర్వాత పెళ్ళి చేసి పంపించి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మార్చాలి వాళ్ళ జీవన శైలి వాళ్ళ ఒక పెళ్ళి అనే దీనికి వెళ్ళాలంటే వాళ్ళు అన్నీ రకాలుగా దృఢం అయినా తర్వాత పెళ్ళి చేసి అప్పటి వరకూ వాళ్ళు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే మంచిగా చేసుకునే వరకూ తల్లిదండ్రులు పెళ్ళి చేయకుండా చదివించి ఉద్యోగం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత పెళ్ళి చేసి పంపిస్తే వాళ్ళ జీవితకాలం బాగుంటుంది అన్నది నా యొక్క అభిప్రాయం ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అయితే నా అభిప్రాయం